మా పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతపనులో మేధా సంపత్తి మరియు కాపిరేట్ సంశ్లేషణలో ఎలా వ్యవహరిస్తుందంటే పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనులు రంగం వారి కళలు చేతపనులో మేధా సంపత్తి మరియు కాపిరేట్ సమస్యల విషయంలో చట్టాలు లైసెన్సులు ఒప్పందాలు పేటెంట్లు ట్రేడ్మార్క్లు మరియు లోగోలను ఉపయోగిస్తూ వ్యవహరిస్తుంది చట్టాల వరకు తీసుకుంటే గనుక పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనులను రక్షించడానికి కాపిరేట చట్టం ట్రేడ్మార్క్ చట్టం మరియు పేటెంట్ చట్టం వంటివి పలు చట్టాలను ఉపయోగిస్తూ ఉంటారు లైసెన్సు తీసుకుంటే పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనులను ఇతరులకు ఉపయోగించడానికి అనుమతించడానికి లైసెన్సులను ఉపయోగిస్తూ ఉంటాం అలాగే ఒప్పందం దగ్గరికి వచ్చినట్లయితే పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనుల యొక్క ఉత్పత్తి విక్రయాలు అంటే అమ్మడము కొనడంలాంటివి మరియు మార్కెటింగ్కి సంబంధించి ఇతరులతో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరుగుతుంది పేటెంట్లు పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనులను కొత్త మరియు వినూత్న ఆలోచనలను రక్షించడానికి పేటెంట్లను ఉపయోగిస్తూ ఉంటాము ట్రేడ్మార్క్కి వచ్చేటప్పటికి ట్రేడ్మార్క్లు ఈ జిల్లాలో కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనులను ఇతరుల నుండి వేరు చేయడానికి ట్రేడ్మార్క్లు అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది లోగో తీసుకుంటే గనుక చేతిపనులు నెక్స్టు రంగం వారి కళలు చేతి పనులను ప్రకటించడానికి లోగోలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు లోగో అనేది ఆ కంపెనీ యొక్క ఐడెంటిఫికేషన్ తెలియచేస్తుంది పశ్చిమగోదావరి ప్రాంతంలోని కళలు చేతిపనుల రంగం వారి కళలు చేతిపనులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి చట్టాలు లైసెన్సులు ఒప్పందాలు పేటెంట్లు ట్రేడ్మార్క్లు లోగోలు ఇలాంటివన్నీ కూడా ఉప ఉపయోగిస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది మా ప్రాంతంలోని చేతి కళల చేతిపనుల రంగం వారికి కళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది